మా శ్రీకాకుళం జిల్లాలో అన్ని రకాల జాతులు ఉన్నాయి వివిధ కులాలు ఉన్నాయి జాతులు ఉన్నాయి మళ్ళీ ఆ కులం వారు వాళ్ళకి నచ్చిన భాష మాట్లాడతారు ఇప్పుడు వేరే వేరే కులం వాళ్ళు వేరే భాష మాట్లాడతారు అలా విధంగా ఉండే తెలుగు వారందరూ తెలుగే మాట్లాడతారు వాళ్ళ సంస్కృతులు వాళ్ళకు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జప్పుటూ అనే వాళ్ళు జప్పుటు లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు కుతుబ్షాహీలు వచ్చేసి ఎక్కువగా హిందీ మాట్లాడుతూ ఉంటారు ఆ హిందీ మాట్లాడటం వల్ల తెలుగు వారికి కొన్ని హిందీ పదాలు కూడా మిక్స్ అయి తెలుగు మాట్లాడుతూ ఉంటారు